నృత్యం అనేది ఒక సృజనాత్మకత కలరూపం ఇది శారీరక కదలికల ద్వారా భావోద్వేగాలు మరియు ఆలోచనలను వ్యక్తీకరిస్తుంది ఇది ఒక వ్యక్తిగత లేదా సమూహ కార్యకలాపం కావొచ్చు మరియు ఇది వివిధ సందర్భాల్లో ఉపయోగపడుతుంది నృత్యం మనుషులను దగ్గర చేసి సమూహ భావనను పెంపొందించడానికి అనేకమార్గాలు ఉన్నాయి మొదట నృత్యం అనేది ఒక సామాజిక కార్యకలాపం ఇది ఇతరులతో కలిసి చేయడానికి రూపొందించబడింది మరియు ఇది మానసిక మరియు శారీరక సంబంధాలను పెంపొందించడంలో సహాయపడుతుంది రెండవది ఏంటి అంటే నృత్యం అనేది ఒక సృజనాత్మకత ప్రక్రియ ఇది ప్రజలను కలిసి పనిచేయడానికి మరియు వారి సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది మూడవది నృత్యం అనేది ఒక ఆనందదాయకమైన అనుభవం ఇది ప్రజలను కలిసి తెలుస్తుంది మరియు ఒక సానుకూల మానసిక స్థితిని ప్రోత్సాహిస్తుంది నృత్యం యొక్క నిర్దిష్ట ఉదాహరణలు ఏంటి అంటే సాంప్రదాయ నృత్యం అనేది అనేక సంస్కృతులలో నృత్యం సంప్రదాయం మరియు సాంస్కృతిక విలువలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది ఇది ప్రజలను కలిసి తెస్తుంది మరియు ఒక సామాజిక ఐక్యత భావాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ప్రదర్శన నృత్యము అనేది ప్రేక్షకుల ముందు ప్రదర్శించడానికి రూపొందించబడింది ఇది ప్రజలను కలిసి తెలుస్తుంది మరియు ఒక సాధారణ అనుభవాన్ని పెంచడంలో సహాయపడుతుంది

మానవీయ భావోద్వేగాలు మరియు అనుభవాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది ఇది మనుషులను దగ్గర చేయడానికి మరియు సమూహ భావనలను పెంచడానికి సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను